నేను నా యొక్క టెలిఫోనును టెలిఫోను బిల్లును నా బ్యాంకు ఖాతా నుండి నెలనెలా చెల్లించే విధముగా అంగీకరించి ఉన్నాను కానీ నేను నా టెలిఫోను బిల్లుని సుమారుగా ఉంచటం వలన ఈ నెల అంతకంటే ఎక్కువ బిల్లు రావటం వలన మీరు దాన్ని చెల్లింపు చెయ్యలేదని అర్థం చేస్కున్నాను అందువలన ఇక నించి నా టెలిఫోను బిల్లు ఎమౌంట్ ఎంతైతే వచ్చినదో దాని మొత్తాన్ని కూడాను మీరు నా ఖతా నుండి వాళ్ళకి బిల్లు చెల్లించాలని నేను కోరుకుంటున్నాను